నాకు కబడ్డీ ఆట ఆడడం అంటే ఇష్టం నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం కబడ్డీ నేను మా మా ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ స్టేడియంకి వెళ్ళి ఒక కోచ్ దగ్గర నేర్చుకుంటున్నాను అక్కడ నాతోటి విద్యార్థులతో నేను అక్కడ కబడ్డీ ఆడుతుంటాను ఇది ఎందు ఎవరికోసం ఆడుతున్నాను అంటే నా దేశం కోసం ఆడుతున్నాను ఎందుకంటే నా దేశానికి ఈ గుర్తింపు తీసుకు వచ్చి ఎన్నో పథకాలు తీసుకురావాలి అని ఎందుకంటే కబడ్డీలో ఎక్కువగా ఆడవాళ్ళు రానిస్తలేరు ఎక్కువ మగవాళ్ళే రాణిస్తున్నారు ఆడవాళ్ళు కూడా ఆడి కబడ్డీ తరుపున ఇండియాకి పథకం తీసుకురావాలి అని నా ఆశయం ఇంకా అంతే కాకుండా మా మా డాడీ ఇష్టం కూడా కబడ్డీ ఆడడం అనేది అందుకే నేను కబడ్డీ వైపు ఎక్కువగా మగ్గుచూతున్న మగ్గుచూపుతున్నాను ఇంకా ఈ స్థలం ఎక్కడ ఉంది అంటే మా మా ప్రాంతంలో కల అంబేద్కర్ స్టేడియం దగ్గరికి వెళ్ళి మేము అక్కడ ఆడుకుంటాము అక్కడ అంబేద్కర్ స్టేడియంలో బాగా ప్లేసెస్ ఉన్నాయి బాగా పెద్ద గ్రౌండ్ ఉంది క్రికెట్ ఆడే వాళ్ళకి క్రికెట్ సపరేట్ కోర్ట్ కబడ్డీ ఆడేవాళ్ళకి సపరేట్ ఇన్డోర్ గేమ్స్ ఉన్నాయి అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆడడానికి ఎక్కువగా ఇష్టపడుతాము ఎందుకంటే ఇక్కడికి చాలామంది వస్తారు ఎవ్రిడే ఆడడానికి ఎవరు ఎవరికి ఇష్టమున్న ఆటలు వాళ్ళు ఆడుకుంటారు నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాను మళ్ళీ అక్కడ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఆబ్సెంట్ అయితే అక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటారు వేరే వాళ్ళు కూడా వారు మమ్మల్ని చూస్ మేము ఆడుతూ ఉంటే చూస్తారు మేము ఆడుతుంటే చూస్తే వాళ్ళకు కూడా ఆట ఆడాలని అనిపిస్తే వాళ్ళు కూడా మాతోని వచ్చి పాల్గొంటారు ఎప్పుడు అక్కడే ఆడడానికి ఇష్టపడుతాను ఎందుకంటే అక్కడే బాగా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి చాలా మంది కబడ్డీని చాలా మంది ఇష్టపడుతారు ఎందుకంటే అది అది మట్టిలో పుట్టిన గేమ్ కాబట్టి